మా ప్రాంతంలో సినిమా థియేటర్లు చాలా ఉన్నాయ్ ఏమేమంటే శాంతి థియేటర్ ఎన్ఎంసి విష్ణు మహల్ శ్రీనివాస ఇంకా చాలా థియేటర్లు ఉన్నాయి మేము సినిమా చూడటానికి ముందుగానే సిద్ధపడి వెళ్తాము ఎంత ముందుగా అంటే ఒక ఒక గంట సేపు ముందుగా కూడా వెళ్లి టికెట్స్ కోసం అక్కడ వేచి ఉండి తీసుకొని సినిమా థియేటర్లో వెళ్లి కూర్చుంటాము ముఖ్యంగా మేము అక్కడికి వెళితే పాప్కాన్ తినడం ఐస్ క్రీమ్సు టీ తాగడం ఇంకా వేసవి కాలంలో అయితే జ్యూస్ ఇంకా మరెన్నో ఐటమ్స్ తాగడం జరుగుతుంది మా కుటుంబ సభ్యులతో కలిసి మేము సినిమా థియేటర్కి వెళ్తాము చాలాసేపు అక్కడ సినిమాలు చూసి చూసిన తర్వాత కూడా మేము ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్లాలని మాట్లాడుకుంటాము అక్కడ కుటుంబం అంతా కలిసి ఉండటంతో మరింత ఆనందంగా మేము ఉంటాము పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉంటారు ఆ సీట్స్ కూడా చాలా బాగా ఉంటుంది ఒక్కొక్క థియేటర్లో మంచిగా ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి ఎక్కడైనా మనం కూర్చోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు